నేను కొంతకాలం క్రితం టీచర్గా వర్క్ చేసినప్పుడు ఒక స్కూల్లో అక్కడ కొన్ని అంటే ఒక ఖాళీ సమయాలలో ఏంటంటే పిల్లలు అల్లరి చేస్తు ఉంటారు కదా అలా అల్లరి చేయకుండా ఉండాలని వారికి డ్రాయింగ్ పెయింటింగ్ వంటివి నేర్పించేదాన్ని అన్నమాట సరదాగా వాళ్ళకి చెప్పడం వల్ల నాలో ఉన్నటువంటి స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశం నాకు ఉండేది అలాగా నేను డ్రాయింగ్ క్లాసెస్ అనేవి తీసుకునేటప్పుడు చాలామంది పిల్లలు చాలా ఇంటిలిజెంట్గా ఉండేవారు అన్నమాట అంటే నేను ఎలా డ్రా చేస్తే వారు కూడా పేపర్ మీద అలాగే పెన్సిల్తో డ్రా చేయడం కూడా జరుగుతు ఉండేది అలాగా చేసినప్పుడు నేను ఒక టాస్క్ అనేది ఇచ్చేదాన్ని అనమాట అంటే ఇప్పుడు రాబిట్ అనేది చాలా ఈజీ కదా రాబిట్ బొమ్మ వేయండి టార్టాయిస్ బొమ్మ వేయండి ఇలాంటివి చెప్పటం వల్ల వాళ్ళు చాలా బాగా చాలా ఈజీగా వేసేవారు కొంతమంది అయితే ఇబ్బంది పడేవారు కొంతమందికి వంకరగా వచ్చేది కానీ వాళ్ళని నేను సరి చేసేదాన్ని చాలా మట్టుకైతే పిల్లలు అందరు కూడా డ్రాయింగ్ అనేది నా దగ్గర నేర్చుకున్నారు ఇది నాకు మంచి అనుభవంగా ఉపయోగపడింది